ఈ మధ్య పిల్లలందరూ అంటే స్టూడెంట్స్ కానీ ఎవరన్న సరే అందరూ బయట కల్చర్కే ఎక్కువ అలవాటు పడిపోతున్నారు అంటే నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించే విషయం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువు అయిపోయిన వెంటనే ఫారన్ వెళ్ళిపోతున్నారు ఇతర దేశాలకెళ్ళి ఎమ్ఎస్ చేస్తూ అక్కడే ఉండి మళ్ళీ ఏమీ జాబ్ లేక మళ్ళీ ఇండియాకే వస్తున్నారు ఇన్ అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అంత దూరం వెళ్లి జాబ్ లేకుండా ఎందుకు రావడం మన ఇండియాలోనే కొంచం మన భారతదేశంలో కొంచం కష్టపడి ఏదో ఒకలాగా మన ఇండియా మన భారతదేశంలోనే డెవలప్ చేసుకుని మన భారతదేశంలోనే ఉంటూ జాబ్ చేసుకుని ఇరవై వేలు వచ్చిన ముప్పై వేలు వచ్చిన ఇక్కడే ఉండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసుకోవచ్చు అలానే మీకు ఏదన్న ఒక వ్యాపారం మొదలెట్టాలన్న మన భారతదేశంలో మొదలు పెట్టుకుని మన భారతదేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అంటే ఇతర దేశాలకు వెళ్లడం తప్పని చెప్పట్లేదు వెళ్లోచ్చు కాకపోతే ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నచితక అని ఏమి లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడే సెటిల్ అవదామని అంటే వాళ్ళకు నచ్చచ్చు అక్కడ అక్కడ ఉండాలి అక్కడ కొంచెం మనకి అన్ని తెలుస్తాయి అన్న ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు కానీ ఒక్కరు ఇద్దరూ అంటే అనుకోవచ్చు మొత్తం ఇండియాలో ఉన్న సగానికి సగం మంది ఇతర ఇతర దేశాల్లో ఉండి అక్కడ ఇబ్బందులు పడుతూ అక్కడ వసతులు లేవు ఇలాగ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటు చాలా బాధపడుతున్నారు